నేను మా మా ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ మెరుగుపరచడానికి కొన్ని ప్రభుత్వ పథకాలు అయితే ఉన్నాయి ఏంటంటే మేము ఇక్కడ ప్రతీ నెల మాకు వాలంటీర్ వచ్చి థంబ్ వేయిపించుకుంటుంది మాకు ఇక్కడ ప్రభుత్వం నుంచి ప్రతీ నెల హెల్త్ చెకప్ అనేది జరుగుతుంది ఎవరు అలా హెల్త్ చెకప్ చెకప్ జరిగిన తరువాత ఎవరికి ఏమన్నా స్పెక్ట్స్ కావాల కళ్ళజోడు కావాలన్నా వాళ్ళకి ఇంకా ఏదన్నా మెడిసిన్ ఇవ్వాలన్నా కూడా ఇస్తున్నారు అంతేకాదు ఇంటింటికీ వచ్చి కూడా హెల్త్ ఎలా ఉంది ఏంటి అని పలకరిస్తున్నారు ఇంకా ఆరోగ్యం పరిస్థితి కూడా కొంచెము హాస్పిటల్స్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అమౌంట్ తీసుకోకుండా ఫ్రీగానే అన్నీటెస్ట్లు వైద్యాలు ఏంఆర్ఐ స్కాన్లు ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు ప్రభుత్వంలో నుంచి కూడా కొన్ని ఆరోగ్యశ్రీ వల్ల కూడా మాకు చాలా ఆపరేషన్లకైనా వాటికైనా మాకు సర్జరీకైనా అమౌంట్ అనేది తగ్గుతుంది మాకు అంతకు ముందు వీటి గురించి మాకు ఎక్కువ తెలీదు తరువాత కొంతమంది ఇక్కడ వాళ్ళు చెప్పారు ఇట్లా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం అనేది ఒకటి ఏర్పాటు చేసింది దానివల్ల మనకి చాలా తక్కువ అమౌంట్ పడుతుంది లేదు అంటే ఫ్రీగా చేస్తున్నారు కొన్ని కొన్ని హాస్పిటల్స్లో అయితే ఫ్రీగా చేసి గవర్నమెంట్ దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అనేసి చెప్పారు అసల అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి మేము కూడా కొన్ని కొన్ని డెలివరీ కావచ్చు కంటి ఆపరేషన్కి కావచ్చు మేము ఆరోగ్యశ్రీ అనేది వాడాము మాకు చాలా ఫ్రీగానే జరిగింది రూమ్ రెంట్ కావచ్చు సర్జరీ కావచ్చు అవన్నీ కాకపోతే తరువాత మెడిసిన్ కానీ పిల్లలకి కానీ లేదంటే కంట్లో వేసుకునే డ్రాప్స్ కావచ్చు వీటికి మాత్రం మేమే అమౌంట్ పెట్టుకున్నాము ప్రభుత్వం అనేది ఆరోగ్య పథకాలు ఓకే బాగానే ఉన్నాయి కానీ ఇంకా కొంచెం మెరుగుపరిచితే బాగుండేది అని నా ఫీలింగ్ నేను మేము అయితే ఎలా అప్లై చేసుకున్నామంటే ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డ్ కంపల్సరీ తీసుకొని మనం హాస్పిటల్కు వెళ్ళాలి వెళ్ళిన తరువాత వాళ్ళు చెప్తారాన్నమాట ఏంటంటే ఇంత తీసుకుంటే అదే ఇంత తీసుకుంటే మీకు ఇంత టోటల్ అమౌంట్ ఇంత అవుతుంది మేము ఇంత తీసుకుంటాం ఇంత గవర్నమెంట్ ఇస్తుంది అని వాళ్ళు చెప్తారు మనకి మన థంబ్ కూడా పడాలి అందులో మనం వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తే చాలు వాళ్ళే అప్లికేషన్ ఫీల్అప్ చేసి వాళ్ళే ఆన్లైన్లో అప్లై చేస్తారు మనం ఏమి దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు